వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పది వేలు అండ్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు